హలో గ్యాస్ సిలిండర్ నుంచేనా అండి నేను గ్యాసు బుక్ చేసుకున్నానండి అయితే అయితే ఇప్పుడు ఈ మోడీ గారి పధకం ప్రకారం గ్యాస్తో పాటు ఎక్స్ట్రా యాక్ససరీస్ అంటే లైటరు గ్యాస్ పైప్ ఇవన్నీ ఇస్తున్నారు కదండీ అవి కూడా వస్తాయా వాటితో పాటు నేను బుక్ చేసుకున్న గ్యాస్కి అయితే అయితే ఇప్పుడు మాకు ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకుంటే మాకు ఇంకేమేమి వస్తాయి కేవలం గ్యాస్ ఒక్కటేనా మాకు వచ్చేది ఇంకేం రావా మరి నా పేరు షేక్ మస్తాన్ భాషా అండి సరే సార్ ఓకే అండి సరే అండి అయితే సరే సరే అండి